గుడ్ మార్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ నా పేరు కిరణ్ కుమార్ అండి ఓకే ఇది నా దగ్గర ఒక టూ తులాస్ ఉంది అండి గోల్డు కొంచెం అర్జెంటుగా నీడెడ్ నీడెడ్గా ఎమర్జెన్సీలో మీ దగ్గర పెట్టాలి అనుకుంటున్నాము ఎంత ఉంది అండి ఇంట్రస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ నేను అడిగేది ఇంట్రస్ట్ అండి పర్ గ్రామ్ రేట్ కాదు ఓకే మ్యామ్ ఇప్పుడు ఫర్ గ్రామ్ ఎంత వస్తుంది అండి ఇప్పుడు ఎంత ఉంది రేట్ ఎంత ఉంది గోల్డ్ ది పర్ గ్రాము సిక్స్ థౌసండ్ ఓకే టూ తులాస్ ఉంది అండి కొంచం ఎమర్జెన్సీ మనీ అనేది ఉంది ఓకే అండి ఓల్డ్ అండి ఓల్డ్ ఓల్డ్ అండి ఓల్డ్ పాతది అవును ట్వంటీ ఫోర్ క్యారెట్ నైంటీ నైన్ నైంటీ నైనా అండి ఆక్చువల్గా నాకు నీడెడు వన్ పాయింట్ టెన్ అండి కొంచెం అవునా అండి ఇప్పుడు మళ్ళీ ఒకవేళ మేము ఒకవేళ సిక్స్ మంత్స్ తరువాత మళ్ళీ ఏమన్న ప్రాసెస్ ఉంటుందా అండి మళ్ళీ రెన్యువల్ కానీ లైక్ అట్ల మళ్ళీ ఇంకా ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు వైట్ చేసుకోవచ్చండి ఒకవేళ మేము ఇంట్రస్ట్ సిక్స్ మంత్స్ ఒకేసారి కట్టిన్నాం అనుకోండి ఓకే మాక్సిమం ఒక జీరో పాయింట్స్ సెవెన్ మంత్స్ ఓకే ఓకే అండి ఇప్పుడు జీరో పాయింట్స్ సెవెన్ మంత్స్ ఓకే అండి మాకు ఇంట్రస్ట్ ఉంది అండి మేము గోల్డ్ పెట్టాలి అనుకుంటున్నాము ఒకవేళ అంటే ఒకవేళ వన్ ఇయర్కి గోల్డ్ విడిపించుకోకపోతే రెన్యువల్ చేసే ప్రాసెస్ కూడా ఉంది మీ దాంట్లో ఓకే అది అది మాకు ప్లస్ పాయింట్ అండి ఓకే మేము చేసుకుంటాం లేండి ఓకే అండి మేము దీన్ని తీసుకొని వస్తాను ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దామండి ఓకేనా ఓకే మ్యామ్ థ్యాంక్ యూ అండి